స్థానిక చెట్లను కొనుగోలు చేయడం ద్వారా మరింత స్థిరమైన పర్యావరణాన్ని మరియు ఆర్థిక వ్యవస్థను సృష్టించేందుకు సహాయం పడుతుంది అదే సమయంలో వాటి యొక్క బల బలమైన చెట్లను ద్వారా మన ప్రకృతిని ఎంతో అందంగా ఆనందంగా ఉండేలాగా చేస్తున్నాయి ఈ స్థానిక మొక్కలు వాటిని ఎట్లాగా చేర్చుకోవాలి అంటే వాటికి కావాల్సిన స్థలాన్ని ఆ తోటలో ప్ర కేటాయించి వాటికి కావలసిన ఎరువులను తీసుకొచ్చి వాటిల్ని నాటడం తద్వారా వాటిల్ని పెంచవచ్చు ఈ స్థానిక మొక్కలు క్రిస్మస్ మొక్కలు అనగా టేకు మొక్కలు అనగా ఇలాంటివి ఉండడం వలన మనకి చాలా ఆరోగ్యవంతమైన ప్రకృతిని అందచేస్తాయి